సందర్శన స్థలాలు చూడటానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ చిన్న గ్రూప్తో కాకుండా పెద్దపెద్ద గ్రూప్తో వెళ్ళడం ద్వారా మనకు ఎంతో సంతోషం కలిగిస్తుంది అలాగే మనకు తెలియని విషయాలన్నీ ఎన్నో తెలుసుకోవచ్చు మనం చిన్న గ్రూప్తో వెళ్ళడం కన్నా పెద్దవాళ్ళతో ఇంకా చాలామందితో వెళ్ళడం ద్వారా మనకు కొన్ని తెలియని విషయాలన్నీ తెలిసిపోతాయి ఇంకా అక్కడ వెళ్ళేటప్పుడు కూడా వంట చేసుకొని తినడం కానీ ఇంకా వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు ఎన్నో మనకు ఎప్పటికీ మిగిలిపోతాయి కాబట్టి మనం పెద్దవాళ్ళతో మన తాత నానమ్మ అక్క చెల్లి అన్నా వదిన పిన్ని బాబాయ్ అత్త మామయ్య ఇలా అమ్మ నాన్న అక్క చెల్లి అందరితో కలిసి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు ఎప్పుడు లేని సంతోషం కలుగుతుంది ఇంకా వాళ్ళతో మనకు టైం గడిపినప్పుడు మనకి సమయం గడిపినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది ఎప్పుడూ మనకి వాళ్ళకి సమయం ఇవ్వము మన పనులల్లో మనం బిజీ ఉండిపోతాము వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉండిపోతారు కాబట్టి మనం వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో అండ్ మనం కూడా అంతే సంతోషంగా ఫీల్ అవుతాము ఇంకా వాళ్ళతో కలిసి మనం మంచిగా తిరగవచ్చు ఇంకా తెలుసుకోవచ్చు క్రొత్త క్రొత్తవి వాళ్ళని అడిగి పురాణాల గురించి వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి అక్కడ జరిగిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అన్నీ చెప్తారు మనకి కాబట్టి మనం వాళ్ళతో వెళ్ళి తెలుసుకోవడం బెటర్ చిన్నవాళ్ళతో వెళ్ళడం కన్నా ఇంకా పెద్దవాళ్ళతో వెళితే ఏంటంటే వాళ్ళకు తెలియని విషయాలు మనకు తెలియని విషయాలన్నీ వాళ్ళు చెప్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పింది మాత్రం పక్కాగా మనం వినాలి పాటించాలి ఇంకా మనం వాళ్ళ దగ్గర నుండి విని మనం ఇతరులకు మనమే చెప్పాలి దాన్ని తెలియచేయాలి కాబట్టి మనం వాళ్ళు చెప్పింది కరెక్ట్గా విని ఇంకా ముందు తరాలకు చెప్పాలి కాబట్టి మనం వాళ్ళతో వెళ్ళి తెలుసుకోవడం మంచిది సో కాబట్టి మనం వాళ్ళతోనే వెళ్ళి తెలుసుకోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళతోని వెళ్ళేటప్పుడు మనకు ఎంతో సంతోషం ఎప్పుడు లేని సంతోషం కలుగుతుంది ఇంకా తెలియని విషయాలన్నీ తెలుసుకోవచ్చు జ్ఞాపకాలు ఫోటోలు దిగవచ్చు అవి మన జ్ఞాపకాలుగా ఎన్ని ఎన్ని తరాలకైనా మనం వాటిని పెట్టుకోవచ్చు ఇంకా ముందు ముందు తరాలకు వాటిని చూపించవచ్చు కూడా ఆ విధంగా మనకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మనం ఎలాంటి సంబంధించిన విషయాలు కూడా మనం వాటిని వాళ్ళకు తెలియజేయవచ్చు మనకున్న డౌట్లు క్వశ్చన్లైనా ఇంకేమైనా అడగవచ్చు వాళ్ళు ఎలాంటి నిరాశపడకుండా ఇంకా ఎదో బాధపడకుండా ఇబ్బంది పడకుండా చెప్తారు అడగడం మన పద్ధతి సంస్కారం ఇంకా వాళ్ళతో కూడా సంస్కారంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకు నచ్చి నచ్చినట్టు ఉండడం ఉంటేనే వాళ్ళు మనకు అన్నీ చెప్తారు కాబట్టి వాళ్ళతో ఉండే టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకా మనం కూడా సంతోషంగా ఉంటాము కాబట్టి వాళ్ళతోని వెళ్ళి టైం స్పెండ్ చేయడం వల్ల మంచిగా మనకు మంచి కలుగుతుంది ఇంకా ఎలాంటి విషయాలైనా తెలుసుకోవచ్చు ఇంకా అదే విధంగా ఇంకా క్రొత్త క్రొత్త విషయాలు కూడా వాళ్ళు చెప్తారు మనకి సో వాటిని ఇట్లా పెద్ద ట్రిప్కి అందరితో కలిసి వెళ్ళినప్పుడు అలాంటి సమయం మనకు దొరుకుతుంది మళ్ళీ ఎప్పుడు దొరకదు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళతో సరదప్ సరదాగా ఆటపట్టాలుగా సా సాంప్రతిగన్ సెలబ్రేట్ జే సంతోషంగా జరుపుకొని రావచ్చు